పాలకేంద్రం పాలు ఓనర్గారు మీరేనాండి అదండి మాకు అంటే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పారండి అక్కడ పాలు బాగుంటాయి అని చెప్పారు అదేంటంటే అండి మాకు కొంచెం మాకు ఇంట్లో ఒక కార్యక్రమం ఉన్నాదండి మా ఇంట్లో ఒక గృహప్రవేశం ఉన్నాది అదేంటంటే మాకు ఇంచుమించు ఎక్కువ పాలు కావాలండి యాభై ఏడు లీటర్లు అండి మాకు ఇంచుమించు ఈ నెల పద్దెనిమిదికి కావాలండి అంత ఎక్కువ అంటే అంటే పెరుగు ఇవ్వన్నీ దానితోనే తోడేస్తారంట అండి అంటే పన్నీరు పెరుగు అన్నీ ఆ పాలే అంటే బయట నుంచి గట్రా తేకుండా ఏంటంటే ఇది ఓన్లీ ఇంట్లో వాళ్ళకేనండి అందుకని కొంచెం బాగా చెయ్యాలి అన్నీ ఎక్కడ ఏ లేకుండా బయట నుంచి ఏమీ లేకుండా మంచిగా అందుకని పాలు కూడా మీ దగ్గర ఒరిజినల్ పాలు దొరుకుతాయి అనండి మీదగ్గర అంటే తీసింది తీసినట్టు అమ్ముతారంట కదండి అందుకని అండి మీ దగ్గర తీసుకుంటున్నామండీ

అదే ఎంత పడుతుందండి లీటరు

అయిబాబోయి ఏంటండీ అంటే మేము పట్టుకెళ్ళేది పదకొండు లీటర్లు పన్నెండు లీటర్లు కాదండి ఏకంగా ఇంచుమించు అరవై అరవై లీటర్లు తీసుకెళ్తామండి మీరు మరీ ఎక్కేస్తే ఎలాగండి అరవై అరవై రూపాయలు తీసుకోండి ఏం కాదండి తీసుకోండి మేం చె అంటే మావాళ్ళు అందరికి కూడాను మేం చెప్పామండి ఎలాగ ఇక్కడ బాగుంటాయని ఎందుకంటే మీ దగ్గర బాగుంన్నాయి కాబట్టి మేము మేము ఎలాగ అయితే వచ్చామో మా వాళ్ళు ఎవరైనా ఏమైనా జరిగినా మేం మీకు చెప్పటానికి ఉంటుందండి

ఆహా అరవై ఐదు తీసుకోండి లేదండి అరవై ఐదు రూపాయలేనండి

అరవై రు అరవై ఐదు తీసుకోండి డెభై ఎనిమిది సరేనండి అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి సరే అండి అయితే డెభై రూపాయల్కి ఖాయం చేయండి మరి ఆటో చార్జీలు అవన్నీ మీరే చూసుకోవాలి అండి పంపించే కాడా మేము ఇప్పుడు అడ్వాన్స్ ఏమైనా చేయమంటారండి అడ్వాన్స్ ఏమైనా ఇమ్మంటారండి అడ్వాన్స్ అండి అడ్వాన్స్ సరే అండి అడ్వాన్స్ అరవై అండి అరవై లీటర్లు రాస్కోండి మే అంతలోకి ఒక మూడు వేలు పో పంపుతాను సరే అండి అయితే మర్చిపోకండి మళ్ళీ మాకు

సరే అండి సరే అండి సరే అండి అయితే ఉంటానండి

సరే అండి